నేను కోనసీమ జిల్లాలోని ఒక గ్రామంలో పుట్టి పెరిగాను నాకు తెలిసిన కొన్ని ప్రార్థనా స్థలాలు ఉన్నాయి మా ఇంటి దగ్గరలోనే షాలేము ప్రార్థనా మందిరము ఉంటుంది అలాగే బైబిల్ మెసెంజర్ లూథరన్ ఇలా క్రైస్తవులకు సంబంధించినవి చాలానే ఉన్నాయి అక్కడకు మా ప్రాంతంలోని ప్రజలు తరుచుగా వెళ్తూ ఉంటారు ఇంకా కొన్ని కృష్ణాశ్రమం ఇది ఒక పురాతన ఆధ్యాత్మిక కేంద్రం ఇది శ్రీ శ్రీ రాఘవేంద్ర స్వామి చే స్థాపించబడింది ఈ ఆశ్రమం హిందూ మతానికి ఒక ప్రధాన కేంద్రం ప్రభల తీర్థం ఇది ఒక పురాతన శివాలయం ఇది శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది ఈ ఆలయం పన్నెండువ శతాబ్ధంలో నిర్మించబడింది కార్తీక పౌర్ణమి ఇది హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ ఈ పండుగ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ పండుగను శివునికి అంకితం చేస్తారు ఈ సంప్రదాయాలు పండుగలు నా జిల్లా సంఘానికి గుర్తింపుకి అనేక విధాలుగా తోడ్పడుతాయి మొదట ఈ సాంప్రదాయాలు మరియు పండుగలు మా జిల్లాలోని ప్రజలకు ఒక సామాజిక ఐక్యతను అందిస్తాయి వారు ప్రజలను ఒక చోట చేర్చడంలో మరియు ఒకరినొకరు తెలుసుకోవడంలో సహాయపడుతారు రెండవది ఈ సాంప్రదాయాలు మరియు పండుగలు మా జిల్లా యొక్క సంస్కృతిని కాపాడటంలో సహాయపడతాయి అవి మా జిల్లా యొక్క చరిత్ర మరియు వారసత్వాన్ని ప్రజలకు తెలియజేస్తాయి మూడోవది ఈ సాంప్రదాయాలు మరియు పండుగలు మా జిల్లా యొక్క గుర్తింపును ప్రోత్సహించడంలో సహాయపడతాయి అవీ మా జిల్లాను ప్రపంచానికి ప్రదర్శిస్తాయి సంవస్సరంలో జరుపుకునే కొన్ని పెద్ద పండుగలు ఉగాది ఇది తెలుగు సంవస్సరం ప్రారంభమయ్యే పండుగ ఇది ఏప్రిల్ మాసంలో జరుపుకుంటారు దసరా ఇది హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ దీనిని అక్టోబర్ మాసంలో జరుపుకుంటారు శ్రీరామనవమి ఇది శ్రీరాముడి జన్మదినం ఇది జనవరి మాసంలో జరుపుకుంటారు ఈ పండుగలు మా జిల్లాలోని ప్రజల జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అవి ప్రజలకు సంతోషం ఆనందం మరియు ఐక్యతను అందిస్తాయి